అశ్వధర్ అంటే మీరేనా అండి సర్ మీరు స్పోర్ట్స్ కోచ్ అంట కదా ఇక్కడ సార్ ఇక్కడ నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అండ్ మార్నింగ్ ఈవినింగ్ ఐతే ఎంత తీసుకుంటారు అండి లేదా ఒక్క ఒక్కపూట ఐతే ఎంత తీసుకుంటారు అవునా అండి రూల్స్ ఏంటో చెప్పగలరా కొంచెం అంటే నాలుగువేల ఐదు వందలు అంటున్నారు కదా టైమింగ్సూ గట్రా చెప్పండి కొంచం

ఇప్పుడు మనీ కట్టేసిన తరువాత కాక్స్ మీరే ఇస్తారా అండి లేకపోతే కాక్స్ మేము సపరేట్గా డబ్బులు పే చేయాలి అంటారా అవునా అండి ఆ సెలవులు ఏమైనా ఉంటాయా అండి పబ్లిక్ హాలిడేస్లో సెలవులు కానీ లేకపోతే సండే సెలవులు కానీ ఏవైనా ఉంటాయా అండి ఓకె ఓకె ఓకె ఓకె ప్రస్తుతానికి మీ ఇన్స్టిట్యూట్లో ఎంత మంది ఉంటున్నారు సార్ ఒకే అలాగేనా సార్ ర్యాకెట్ కూడా మీరే ఇస్తారా అండి అదే షటిల్ బ్యాట్స్ ఉంటాయి మరి అమౌంట్ చాలా ఎక్కువ తీసుకున్నారు కదా సార్ డబ్బులు సరే సార్ రేపు వస్తాను సార్ అయితే